వ్యాపారవేత్తగా ఉండటంలో నాకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించే విషయాలు స్వేచ్ఛ మరియు స్వతంత్రత నా స్వంత ఆలోచనలు అమలు చేసుకునే స్వేచ్ఛ ఉండడం నా దారని నేను నిర్ణయించుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సృజనాత్మకత మరియు ఆవిష్కరణ కొత్త ఆలోచనలను రూపొందించడం వినూత్న పరిష్కారాలను రూపొందించడం ద్వారా సమస్యలను పరిష్కరించడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది ప్రభావం మరియు మార్పు నా వ్యాపారం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పును తీసుకురావడం సమాజంపై సానుకూల ప్రభావం చూపడం నాకు మోటివేషన్ ఇస్తుంది ఒక జట్టును నిర్మించడం మన ఊహలతో నమ్మకమైన జట్టును నిర్మించుకోవడం వారితో కలిసి అభివృద్ధి చెందడం చాలా ఆనందదాయకం సవాళ్ళు మరియు ఎదుగుదల ప్రతిరోజు కొత్త సవాళ్ను ఎదుర్కుని వాటిని అధిగమించడం ద్వారా నేర్చుకోవడం వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఎదగడం నాకు ఉత్తేజాన్ని ఇస్తుంది ఆర్థిక స్వతంత్రం నా కష్టాంతో పాటు ద్వారా స్థిరమైన ఆర్థిక భద్రతను పొందడం ఒక గొప్ప ప్రేరణ నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు నన్ను ప్రేరేపించే అంశాలు నా కలలను సాకారం చేసుకోవాలని తపన వినియోగదారులకు గొప్ప విలువను అందించాలని ఉన్న సంకల్పను కొత్త మార్కెట్లలో విస్తరించాలనే ఆసక్తి స్వీయ అభివృద్ధి నిరంతరంగా నేర్చుకోవాలనే కోరిక ఈ ప్రయాణంలో ఉన్న ప్రతీక్షణం నాకు కొత్త విషయాలను నేర్పిస్తుంది నన్ను మరింత ప్రేరేపిస్తుంది